అప్పుడే పుట్టిన పసిపిల్లలు పరిశుభ్రంగా వాతావరణం ఉండేలా అపరిశుభ్ర పరిస్థితుల వల్ల జబ్బు పడకుండా మనం ఏం చేయాలి అంటే వాళ్ళని ఎల్లప్పుడూ కూడా చాలా నీట్గా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వాళ్ళు కనిపెట్టుకుంటూ చూసుకుంటూ ఉండాలి లేకపోతే వాళ్లకు అసలు మనము వాళ్లకి సరైన సమయానికి ఏమీ ఆ సరైన ఆహారం ఇవ్వకపోవటం లేదా వాళ్ళని సరిగ్గా మనం చూసుకోక పోవటం ఇలాంటి వాటిల ద్వారా ఏమవుతుంది అంటే వాళ్ళు జబ్బు ఎక్కువగా జబ్బు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి పిల్లల్ని ఎప్పుడూ కూడా మనము సరైన వాతావరణంలో మంచి ఆరోగ్యకరంగా పెంచుతూ ఉండడం అనేది చాలా మంచిది పిల్లలకి ఎప్పటికప్పుడు డెటాల్తో వాడడం డెటాల్ వేసి స్నానం చేయించడం వాళ్ళ క్లాతులు క్లీన్ చేయడం సో అలాంటివన్నీ మనం పాటించటం వల్ల వాళ్ళ చుట్టూను అపరిశుభ్రత అపరిశుభ్ర పరిస్థితులు మాత్రం ఎప్పటికీ రాకుండా ఉంటాయి సో వాళ్ళకి దోమలు ఈగలు ఇలాంటివి కూడా వాలకుండా మనం జాగ్రత్తలు పడుతూ ఉండాలి వాళ్ళు చుట్టూ కూడా వాళ్ళు త్రాగే నీరు దగ్గర నుంచి వేసే బట్టల నుంచి అన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఉండేలా మనం చూసుకోవాలి పిల్లల్ని ఎప్పుడూ కూడా ఎత్తుకునేటప్పుడు కానీ లేకపోతే గిచ్చేటప్పుడు కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండే ఉండేలా చూసుకోవడానికి అవకాశం మనం చూసుకోవాలి సో ఏమైతుందంటే పిల్లల్ని ఎప్పటికప్పుడు నీట్గా చూసుకోవడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఇంకా చాలా బాగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అలానే పిల్లలకు ఇచ్చే ఆహారంలో కూడా వాళ్ళకు సరైన జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకి మంచి ఆహారం కనుక ఇచ్చినట్లయితే వాళ్లకి సరైన ప్రోటీన్స్ అంది వాళ్ళు ఇంకా హెల్తీగా చక్కగా పరిశుభ్రంగా ఇంకా చాలా చాలా బాగుంటారు కాబట్టి మనం పిల్లల్ని ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ మనము మనతో పాటు వాళ్ళని కూడా చాలా చాలా బాగా పెంచగలిగితే వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా చాలా శుభ్రంగా పెరగలుగుతారు పిల్లల్ని వర్షాకాలం నుంచి ఎండాకాలం నుంచి తల్లితండ్రులే వాళ్ళకి ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ చాలా జాగ్రత్తగా కాపాడుతూ ఉండాలి ఎందుకంటే పిల్లలు పసిపిల్లల వాళ్లకి ఏమీ తెలియదు కాబట్టి మనం చేసేదే వాళ్ళకి వర్తిస్తుంది కాబట్టి మనము ఎప్పటికప్పుడు వాళ్ళని ఎండా వాన గాలి తేమ నుంచి వాళ్లకి ఎప్పటికప్పుడు సరైన రక్షణ అందిస్తూ వాళ్ళని చాలా చాలా బాగా కాపాడుకుంటూ ఉండాలి అలాంటి పిల్లలు చాలా చాలా శుభ్రంగా ఉండాలి అంటే వాళ్లకి ఏం చేయాలి ఎప్పటికప్పుడు వాతావరణం మార్పులు కాకుండా వాళ్లకు ఎప్పటికప్పుడు పక్క బట్టలు మార్చడం డైపర్లు మార్చడం లేదా వాళ్ళు వేసుకునే దుస్తులు చాలా బాగా ఉండేలా చూసుకోవడం టైం టు టైం వాళ్లకు ఆహారం ఇవ్వడం సో ఇలాంటివన్నీ మనము చేస్తూ ఉండాలి అనమాట ఇలా మనం అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పిల్లలు పరిశుభ్రమైన వాతావరణానికి చక్కగా అలవాటు పడి వాళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా ఎదగలుగుతారు సో పిల్లల్ని ఏం చేయాలి మనం ఎప్పటికప్పుడు నీట్గా చూసుకుంటా ఉండాలి మన వాళ్ళ చుట్టూ ఉన్న వాతావరణం కూడా ఈగలు దోమలు అలాంటి అపరిశుభ్రతతో లేకుండా ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉండేలాగా మనం వాళ్ళని చక్కగా పెంచుకోవాలి పిల్లలు ఎప్పటికప్పుడు నెలనెల ఎదిగేటప్పుడు వాళ్ళు బరువుతో త్రోసు తూచుతూ నెలకు ఒకసారి అయినా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి వాళ్ళని మంథ్లి చెకప్ చేసుకుంటూ ఉంటున్నట్లయితే వాళ్ళు చాలా చాలా బాగా ఆరోగ్యంగా ఎదుగుతారు అలానే పిల్లలకి మనం పిల్లల్ని పెంచేటప్పుడు వాళ్ళు వేసుకునే సాక్స్లు షూస్ అన్నీ కూడా ఇన్నర్స్ నుంచి బయట వేసుకునే దుస్తులు వరకు కూడా ఎప్పటికప్పుడు మనము శుభ్రంగా ఉన్నాయా లేదా లేదా వాళ్ళు ఏమైనా అన్ఈజీగా ఫీల్ అవుతున్నారా అవన్నీ మనం కనిపెట్టుకుంటూ ఉండాలనమాట అలానే పిల్లల్ని ఉయ్యాలో వేసినప్పుడు కూడా వాళ్ళు పడుకునేటప్పుడు కూడా అందులో ఏమైనా అపరిశుభ్రంగా ఉందా అని అవి చూసుకుంటూ ఎప్పటికప్పుడు ఉయ్యాల క్లాతులు అవి మార్చుకుంటూ వాళ్ళు ఎప్పటికీ కూడా చాలా బాగా చూసుకుంటూ ఉండాలి అప్పుడే పుట్టిన పిల్లలు కొంచెం వాళ్ళకి ఇచ్చేటప్పుడు వాటర్ వాడేటప్పుడు కొంచెం వేడి నీళ్లు కాచి వాళ్ళకి ఇవ్వటం సో ఎలాంటివన్నీ కూడా అవన్నీ తల్లి పాలు ఇచ్చేటప్పుడు రొమ్ములను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ వా తల్లి కూడా పరిశుభ్రంగా ఉంటూ వాళ్లకి సరైన స సక్రమమైన పద్ధతుల్లో పాలు ఇవ్వడం ఇవన్నీ చేసినట్లయితే పిల్లలు అనారోగ్యానికి గురికాకుండా చాలా చక్కగా పిల్లలు బాగుంటారు కాబట్టి మనం పరిశుభ్రమైన వాతావరణంలోని పిల్లల్ని ఎప్పటికప్పుడు పెంచినట్లయితే వాళ్లు చాలా చక్కగా చాలా బాగా ఎదుగుదలకి బావుండి వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా ఉంటారు సో పుట్టిన పిల్లలకు పుట్టిన పిల్లలు మళ్ళీ కొంత ఎదిగే వరకు కూడా వాళ్లకు మనం అన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి వాళ్ళకి సమతుల్యమైన ఆహారం ఇస్తూ సో అప్పుడప్పుడు వాళ్ళు త్రాగే పాలు ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉన్నాయా లేదా పాల బాటిల్ పరిశుభ్రంగా ఉన్నాయా లేవా ఇవన్నీ ఎప్పటికప్పుడు మనం చెక్ చేసుకుంటూ ఉంటూ ఉండాలనమాట అందుకని పిల్లల్ని ఎప్పటికప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవడం వల్ల వాళ్ళు చాలా ఆరోగ్యకరంగా కూడా ఎదుగుతారు